నమస్తే అండి అదే ఇక్కడ మీరు గైడే కదా అండి ఇక్కడ పండగ అవుతుంది కదా ఎలా అండి ఎన్ని డేస్ అవుతుంది ఏంటసలు స్టోరీ ఓకే

చె చెరువులో దొరికిన విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు ఇంకా ఏదో సెకండ్ డే ఫస్ట్ డే ఓ సెకండ్ డే ఓ సినిమానొ ఏదో అంటారు ఏడే అది దానిదేమన్నా ఉందా స్టోరీ

అదే ఏ సంతింగ్ ఏంటవి గటాల ఏవో పట్టుకోని అడుగుతారు అవే

అవునా సరేనండి

మే మేము వస్తామండి మండే వస్తాం ట్యూస్డే నుంచి స్టార్టింగ్ అన్నారు కదా మండే వస్తాం మేము సరే నేన్ మీకు కాల్ చేస్తా అన్ ఇంకా చాలామంది ఉన్నారు నాతో పాటు అన్ని డీటెయిల్స్ కనుక్కొని అప్పుడు మీ చెప్తా మీకు త్యాంక్ యూ అండి